సాయిత్విక బాగున్నావా ఏం చేస్తున్నావు సాత్విక నీకు ఓటీటీ ప్లాట్ఫామ్ ఉందా అయ్యో నువ్వు ఓటీటీ అని వినలేదా ఓటీటీలో అంటే నేను చెప్తాను నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఇవన్నీ వినే ఉంటాము వీటిల్లో ఏంటంటే కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు సీరియళ్ళు సిరీస్ అవన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి అంటే మనకి టీవీలో వచ్చే ముందే దీంట్లో మనం చూసుకోవచ్చు అంటే నీకు చెప్తాను వివరాలు అంటే ఇప్పుడు చందా మోడల్స్ వేసుకున్నామనుకో అది సంవత్సరమంతా మనము వాటిని చూస్తూ ఉండచ్చు మధ్యలో డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఇంక మనమొకసారి చందా మోడల్స్ ఏసుకుంటే ఇంక మన స్నేహితులకి ఇంక బంధువులకి రెండు మూడు సార్లు చందా మోడల్ కూడా ఇచ్చేయచ్చు అంటే మనం ఎప్పుడైనా సినిమాలు రిలీజ్ అయ్యాయనుకో మనము ఫస్టు దీంట్లోనే చూస్తాము అవునా వచ్చిన వారం లోపే వస్తాయి అలా మేము కూడా చేసుకున్నాము నేను చేసుకున్నాను నీకు కూడా ఇస్తాను అది ముగ్గురు నలుగురు అట్లా పంచుకోవచ్చు ఒక్కళ్ళు తీసుకుంటే నేను తీసుకున్నాక అదే అది చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఉన్న సమాజంలో చాలామంది వాడుతున్నారు పిల్లలు పెద్దలు అందరూ మనము ముందుగా సరే అంటే డిటిహెచ్ అంటే ఏముంటుంది అందులో సరే నేను కూడా ఒకసారి చూస్తాను మీరు వెళ్ళి చూడండి నేను మీకు దానికి సంబంధించిన వా వివరాలన్నీ పెడతాను సరే అండి ధన్యవాదములు